మాకొక ఫోటోగ్రఫీ కావాలండి మాకు చండి వెడ్డింగ్ యానివర్సరీకి

మాది ఇక్కడ రావులపాలెమండి మాది రావులపాలెం దగ్గరండి రెండూ చెయ్యాలండి అకేషన్లు ప్లస్ ఇలా బైటకి తీస్కొచ్చి ఇలా పార్కుల్లో అక్కడా చెయ్యాలండి అహా కాదండి మా ఇంటిదగ్గరనుంచి ఒక రెండు కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి

మంచి పర్లేదండి మీరు చేస్తానంటే మీరు తీసుకుందురు లేదంటే అంతేనా మనీ బైట్ అదేండి మాములుగా బయట ఎలాగ ఉందో మార్కెట్లో అలాగే తీస్కోండి రీసనబుల్గా ఉంటే సరిపోద్దండి మొత్తం ఇద్దరికి తియ్యాలండి ఫొటో షూట్ అనేది ఇద్దరు మనుషులకి తియ్యాలండి అది ఇక్కడ నాకెక్కడా నచ్చలేదని మీరు బాగా చేస్తారని మీకు ఫోన్ చేసాను టూ డేస్లో అయిపోతదండి మాకు మూడునాలుగు రోజులైనా పర్లేదు మీతోపాటు ఇంకా ఎంతమందొస్తారు ఇంకన్నీ మీవే కదండి ఇంక మేమేం తెచ్చుకో ఎన్నిరోజులుంటారు సార్ మీరెక్కడుంటారండి అందుకని అంటే లేట్ అయిపోతుందేమో అని అప్పటికి లేట్ అయిందనుకో మళ్ళీ తిడతారండి వాళ్ళు అందుకని అంటే ఇవీ ఎమ్ఎల్ఏ గారి ఫంక్షన్ అండి వాళ్ళ వల్ల మాకు ఇబ్బందవ్వకూడదు మిమ్మల్ని అదేనండి ఓకేండి ఇంకో ఇద్దరిని తీసుకున్నా పర్లేదండి కాకపోతే స్పీడ్గా అవ్వాలండి మొత్తం మాకు నీట్నెస్ మెయిన్ నీట్నెస్ మళ్ళీ మాట పడకూడదు సరే అయితే ఒక టూ డేస్లో రండయితే మీకు అందుబాటులో ఉంటాం